ఈ కష్టకాలంలో మాకు కష్టం నష్టము సమభాగాల్లో పంచుకొని ఏ కష్టానికైనా కానీ బెదిరిపోకుండా సుఖానికి అతిగా అతిగా ప్రేమగా ఉండక రెండు సమభాగాల్లో కలిసి మేము ప్రయాణిస్తున్నాం మా జీవితంలో సుఖం దుఃఖం సమభాగాల్లో ప్రయాణిస్తున్నాము ఈ ఈ చెడ్డ అయితే కష్టానికి చెడిపోకుండా సుఖానికి ఉబ్బిపోకుండా సమభాగాల్లో ఉండి ధార్మిక జీవితాన్ని గడుపుకుంటున్నాము కావడికొండ